నా రెండో ప్రోడక్ట్ వచ్చేసి నేను వైర్ కట్టర్ తీసుకున్నాను వైర్ కట్టర్ తీసుకున్నాను అది వైర్ కట్టర్ అనేది బాగానే ఉంది తెగుతుంది వైర్స్ అవన్నీ కట్ చేసినప్పుడు కానీ ఏంటంటే నాకు వచ్చిన నష్టము అది ఒకసారి వైర్ కట్ చేసినప్పుడు మొదట్లో ఉన్నంత పదును ఇప్పుడు ఉండట్లేదు ఆ కట్టర్కి ఒకసారి కట్ చేసినాక ఆ వైరు మళ్ళీ ఇంకోసారి కట్ చేసేటప్పుడు ఆ వైర్ అనేది సరిగ్గా కట్టవట్లేదు ఇంకా మళ్ళీ అది ఓ చిన్నచిన్న వైరు పల్చగా ఉన్న వైర్లని కట్ చేయడానికి కట్ అవుతుంది ఈజీగా అదే కొంచెం మందంగా బలంగా ఉన్న వైర్స్ని కట్ చెయ్యాలి అని అనుకుంటే మటికి అవి అంత త్వరగా కట్ అవ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతుంది ఇది అంతగా నాకు నచ్చలేదు అంత దీనివల్ల ఉపయోగం ఉందని నేను భావించట్లేదు